చెప్పండి మెడిసిన్ తీసుకోండి పారాసెటమాల్ నీళ్ళు బాగా త్రాగండి మాది ఇక్కడ నిర్మల్ దగ్గర మీరు నీళ్ళు బాగా మింగి పారాసెటమాల్ గోళీ వేసుకోండి ఫ్రూట్స్ తినండి బీట్రూట్ గిట్లా అవన్నీ తినండి బ్లడ్ సెల్స్ ఇట్లా తక్కువ ఉంటే పెరుగుతాయి టైమ్ టూ టైమ్ తినండి టైమ్ టూ టైమ్ మెడిసిన్ తీసుకోండి ఇప్పుడు ఇంటికాడనే ఉన్నారా మెడిసిన్ తీసుకోండి మంచిగా రెస్ట్ తీసుకోండి బాగా

తిన్నారా వీలు ఉంటే వచ్చేయండి తిన్నారా చికెన్ ఇట్లా అవి ఏం నా ఎక్కువ తినకండి వీలు ఉంటే హాస్పిటల్కి రండి వీలు ఉంటే హాస్పిటల్కి రండి టెస్ట్ గిట్లా చేద్దాము బ్లడ్ సెల్స్ ఇట్లా ఏమైనా తక్కువ అయినాయా చూసి మెడిసిన్ ఇస్తాను ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోండి మంచిగా తిని మంచిగా రెస్ట్ తీసుకోండి ఫ్రూట్స్ ఇట్లా ఉంటే ఫ్రూట్స్ తినండి వర్క్ ఇట్లా ఎందుకు పడుకొని చప్పుడు చేయక రేపు రండి తిని ట్యాబ్లెట్స్ వేసుకోండి పారాసెటమాల్ లెవెన్ వరకు రండి

ఉండు

లెవెన్ వరకు వచ్చేయండి నేను చూసి మెడిసిన్స్ వ్రాస్తాను